కొన్ని ప్రభుత్వ పథకాలు ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా వంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఇంకా తెలంగాణ ప్రాంతాలలో క్యాంపులు పెట్టడం ద్వారా మన ఆరోగ్యం అవేర్నెస్ గురించి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలో కూడా తెలుసుకోవచ్చు మరియు మన ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందో కూడా తెలుసుకోవాలి మరియు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో కానీ వెబ్సైట్లలో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు